అనంతపురం జిల్లాలోని క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాటి ప్రాతినిత్యం వహిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు అనంతపురం స్పోర్ట్ అకాడమీ యువ ఆటగాలు రెండు వేల ఇరవై నాలుగుల స్వామి వివేకానంద యు ట్వంటీ పురుషులు జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు అనంతపురం స్పోర్ట్ విజువల్లో నిర్వహించిన ఇన్స్పేర్ కప్ టోర్నమెంటులో దేశవ్యాప్తంగా పన్నెండు జట్లు పాల్గొన్నాయి ఇందులో అనేక యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధవర్యంలో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ రెండు వేల పదహైదులో జూడో శిక్షణ కేంద్రంగా స్థాపించబడింది ఇది దేశంలో రెండవ జూడో శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది